హలో సార్ నాకు ఒక మొబైల్ ఫోన్ కావాలి నాకు శామ్సంగ్ కావాలి నాకు మినిమం ట్వంటీ తౌజండ్ అంటే తక్కువ ప్రైజ్ ఉండాలి పర్సనల్ యూజ్ కోసం ప్లస్ గేమ్స్ గేమ్స్ అవన్నీ ఉండాలి ఫైవ్ జి ఫోన్ కావాలి మోడల్ ఏదైనా పర్వాలేదు సార్ ఈ వన్ వన్ సెట్ వరకు ఇప్పించండి వన్ ట్వంటీ ఎయిట్ డిస్కౌంట్లో రెండు రెండిటికి కావాలి గేమింగ్కి పర్సనల్కి ఓకే దంట్ల మొబైల్ ఫీచర్స్ గురించి చెప్పండి ఫైవ్ జి ఫైవ్ జి

ఇంకేమైనా ఫోన్స్ ఉన్నాయా ఓకే ఇంకా అండర్ టెన్ కే ఫోన్స్ ఉన్నాయా ఓకే సార్ త్యాంక్ యూ